పిల్లలు ఎక్కువగా టైం దొరికినప్పుడు ఫోన్ చూడటం లేదా వాళ్ళ తోటి స్నేహితులతో ఆడుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు లేదా డాన్స్ చెయ్యటం పాటలు పాడటం ఇంకా ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర గ్యాథెర్ అయ్యి మంచిగా మాట్లాడుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న ప్రస్తుత జనరేషన్ పిల్లలు మాత్రం ఎక్కువగా ఫోన్లను చూస్తూ టైంను వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు